నేను ఇంత వరకు చాలా సేకరించాను పాతవి చాలా ఉన్నాయి నా దగ్గర క్రొత్తవి వచ్చేసరికి ఆన్లైన్లో కానీ వేలంపాటలో కానీ ప్రయత్నం చేస్తున్నాను ఆన్లైన్లో చాలా తక్కువగా దొరుకుతున్నాయి అన్ని వెరైటీస్ సేకరణ దొరకట్లేదు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి మాత్రమే ఆన్లైన్లో దాదాపుగా దొరుకుతున్నాయి

కష్టం అవుతుంది దొరకట్లేదు